నేను నా స్నేహితులు మా టీచర్స్ అందరం కూడా పిక్నిక్కి వెళ్ళినప్పుడు మేము ప్రధానంగా నేను మా టీచర్ పట్లా పక్షపాతం చూపించటం చూస్తా చూసాను ఎందుకంటే నన్ను నా స్నేహితులను అందరిని కలిసి తీసుకు వెళ్ళినప్పుడు అందరిని ఒకలాగా చూడకుండా మమ్మల్ని సపెరేట్గా చూడటం అనేది మాకు చాలా బాధగా అనిపించేది ఇలాంటి భాధాకర విషయాన్నీ మేము చూడటం అనేది మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేది మాపట్ల చిన్నచూపు చూడటం లాంటివి చేయడం వలన కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడం వాళ్ళకే అన్నీ ఎక్సప్లయిన్ చేయడం వాళ్ళని దగ్గరుండి తిప్పటం వాళ్ళకు అన్నీ చెప్పటం వలన మమ్మల్ని దూరంపెట్టడం వలన మాకు పక్షపాతం చూపించినట్టు అనిపించేది ఈ వివక్షత అనేది ఎందుకు చూపిస్తున్నారో తెలియదు కానీ మేము చాలా బాధ పడ్డాము దీన్ని చూసి స్నేహితులం అందరం కూడా మేము అందరం ఇబ్బంది పడుతూ పిక్నిక్ని కంప్లీట్ చేసాము